నమస్కారమండి నేను మీషో నుంచి సారీస్ ని ఆర్డర్ పెట్టాను అవి క్వాలిటీ అయితే బాలేవు చీక్కుపోయి కలర్ కూడా వెంటనే పోయింది తర్వాత డెలివరీ కూడా చాలా లేటుగా వచ్చిందండి ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది తర్వాత క్వాలిటీ లేదు సారీ తర్వాత లెం లెంత్ కూడా చాలా తక్కువగా ఉందండి తర్వాత బ్లౌజ్ కూడా చాలా చీప్ క్వాలిటీది ఇచ్చారు సాలరీ సారీ అదీను డిజైన్ అది అంటే మనకి పిక్ లో చూపించినట్టుగా లేదు పిక్ లో ఒకటి చూపించారు ఇక్కడ వచ్చి డెలివరీ అయింది అయితే వేరొకటి ఓవరాల్ గా అయితే సారీ అది బాగోలేదండి నాకైతే నచ్చలేదు వాపస్ పెడదామని చూస్తున్నానండి కాస్ట్ కూడా బాగా ఎక్కువగా ఉందండి